సార్ ఏసీ ఆన్ చేసాను సార్ అది కొంచెం స్లోగా ఉంది సార్ కొంచెం ప్రాబ్లెమ్లో ఉంది అదేంటి సార్ అలా అంటారు సెట్ అయిపోతుంది ఈ రోజు చేయించేద్దామని అనుకున్నాను అవును సార్ ఇదిగో సార్ ఈ కొంచెం అడ్జెస్ట్ చేసుకోండి సార్ సార్ సార్ ఇంకో వన్ కిలోమీటర్లో రిపేర్ షాప్ ఉంది సార్ అక్కడ వేయిస్తాను సార్ సార్ చూసుకో లేదు సార్ సార్ చూసుకో లేదు సార్ సారీ సార్ అది కాదు సార్ నేను ఈరోజు వేయించేద్దామని అనుకున్నా వేయించేద్దామని అనుకున్నాను సార్ సార్ కోప్పడకండి సార్ సార్ వద్దు సార్ ఇంకా ఇక్కడ దగ్గరలో నాకు తెలిసిన ఆయనకే ఫోన్ చేస్తాను ఒక్క నిమిషం మీరు ఒక పావు గంట వెయిట్ చేస్తే చూసి వెళ్తాడు సార్ అయ్యో సార్ ప్లీజ్ సార్ సార్ కోప్పడకండి సార్ వచ్చేస్తాడు సార్ దగ్గరలో ఉన్నాడు నేను కాల్ చేశాను ఆల్రెడీ వస్తాడు సార్ ఓకే సార్